ఎస్ సర్ చేత్తో కుట్టిన దానికి రెడీమేడ్ బట్టలకు తేడా ఉంటుంది సార్ రెడీమేడ్ బట్ట మన్నిక తక్కువగా ఉంటుంది సార్ కుట్టిన బట్ట మాత్రం మన్నిక ఎక్కువగా ఉంటుంది సార్ అవును సార్ కుట్టిన బట్టే బాగుంటుంది సార్ అవునండి అందుకే కుట్టిన బట్టే అందరూ ఇష్టపడుతారు అండి ఆ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సార్ అవునండి సైజులు కూడా రెడీమేడ్ బట్టల్లో తేడాగా ఉంటుంది సార్ ఆ అందుకేనండి కుట్టిన బట్టలు చాలా వరకు ప్రిఫర్ చేస్తారండి ఎస్ సార్ అందుకే సార్ కుట్టిన బట్టలు ఇష్టపడతారు సార్